మా ఊరిలో పురుగులు కుడితే ఒక వేళ్ళ తేనెటీగ కుట్టింది అనుకోండి తేనెటీగ కుడితే మొత్తం వాచుతుందా వాచినప్పుడు ఏదైనా ఆయిల్ కానీ లేకపోతే పసుపు రాస్తారు పసుపులో యాంటీబయోటిక్ అంట దానివల్ల తగ్గుతుందేమో అని పసుపు రాస్తాం పసుపుతో పాటు ఇదేదో కలుపుతారు పసుపు రాసి పసుపే ఖచ్చితం ముఖ్యమైనది పసుపు రాస్తే చాలా మంచిగా గమ్మున తగ్గిపోతుంది అన్నమాట అందుకని గృహాల్లో కూడా అందరి ఇంట్లో ఏ చిన్న దెబ్బ తగిలినా ఎలాంటిదైనా ఫస్ట్ రాసేది పసుపు పసుపు లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్లు ఉంటాయి ఆయింట్మెంట్లు రాస్తారు